భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండగల మరియు వాటి జరుపుకునే విద్య విధానం గురించి వివరించగలను దీపావళి అంటే దీపాల పండుగ అక్టోబర్ నుంచి నవంబర్ నెలలలో జరుపుకుంటాము ఇంటిని దీపాలతో అలంకరించడం టపాసులతో కాల్చ టపాసులు కాల్చడం భక్తి కార్యక్రమాలు నిర్వహించడం కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆహారాలను తయారు చేసు చేస్తారు హోలీ అంటే రంగుల పండుగ పాల్గుణ పౌర్ణమి ఫిబ్రవరి నుంచి మార్చ్ నెలల్లో జరుపుకుంటాము రంగులు చల్లుకోవడం హోళికా దహనం సంగీతం నృత్యం మిఠాయిలు పంచుకోవడం చేస్తాము ఉగాది తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సరం మార్చి నుండి ఏప్రిల్ నెలలలో జరుపుకుంటాము ఉగాది అంటే పచ్చడి తయారు చెయ్యడం పూజలు భవిష్య వాణి వినడం కొత్త దుస్తులు ధరించడం వినాయక చతుర్థి ఇది అక్టోబర్ నుంచి ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటాము వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ఇది పది రోజుల పాటు పూజలు నైవేద్యాలు ఊరేగింపుతో విగ్రహ నిమజ్జనం దసరా మరియు నవ రాత్రులు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలలో జరుపుకుంటాము తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు జరుగుతాయి ఆయుధ పూజ గో కొలువు బొ బొమ్మలు ప్రదర్శన రామలీలా దుర్గపూజ వేడుకలు జరుగుతాయి క్రిస్టమస్ డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటాము చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ ట్రీ అలంకరణ గఫ్ట్ గిఫ్ట్స్ కేకులు తయారు చెయ్యడం రంజజాన్ మరియు బక్రీద్ ఇది ఉపవాస దీక్ష ప్రత్యేక నమాజ్ దానం బక్రీదులో జంతు బలి భోజనం పంచుకోవడం ఈ పండగలు భారతదేశంలో భిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తాయి